అనేక ప్రసిద్ధ తెలుగు రచయితలు తమ బాల్యంలో కష్టాలను లేదా విభిన్న అనుభవాలను ఎదుర్కొన్నారు ఇవే వారి సాహిత్య ప్రస్థానానికి ప్రభావితం చేశాయి గురజాడ అప్పారావు ఈయన పెద్ద రచయిత ఈయన పరిస్థితి చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు తల్లి సంరక్షణలో ఆర్థిక ఇబ్బందులతో పెరిగాడు ఈయన వల్ల నాకు ప్రభావితమైనది ఈ పోరాటాలలో తనని అతనిలోని సామాజిక సమస్యల పట్ల పట్ల లోతైన సానుభూతిని పెంచాయి తద్వారా కన్యాశుల్కం వంటి ప్రసిద్ధి రచనలతో అతను ఈ అంశాలను ప్రభావించాడు